ఈ రోజుల్లో ఎక్కువగా ఉపయోగించే యాప్లు ఏమిటంటే ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సినవి వాట్సాపు ఇంస్టాగ్రాము యూట్యూబు ఫేస్బుకు ట్విట్టరు అలాగే ఇంకా కొంతమంది పిల్లలు ఎక్కువగా వాడే యాప్లు ఏమిటంటే పబ్జి ఫ్రీఫైరు అలాగే పబ్జీ టెంపుల్రన్ లూడో ఇలాంటివి ఇంకా మనం టీవీ ఛానల్లో వాటి గురించి చెప్పాలంటే డిస్నీప్లస్ హాట్స్టారు ఇంకా ఇలాంటివి చాలా యాప్లు ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఉపయోగించడం మనం చూస్తున్నాము ఇంకా చెప్పాలంటే ఆహా కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది ఎందుకంటే దాంట్లో సినిమాలతో పాటు కొన్ని కొన్ని కార్యక్రమాలు కూడా కొన్ని షోస్ కూడా నడపడం జరుగుతుంది వాటిని చూడటానికి ప్రజలు ఎంతగానో ఆసక్తి చూపుతున్నారు అందువల్ల వాటికి డిమాండ్ అనేది పెరిగింది మనం చెప్పుకోవాల్సినవి ఏమిటంటే వాట్సప్ గురించి వాట్సపు ప్రతీ ఒక్కరి ఫోన్లోను ఉండా ఉండే యాప్ ఎందుకంటే వారు ఇక్కడివారితోనే కాకుండా బయట విదేశాల్లో ఉన్న వారితో కూడా మాట్లాడడానికి ఈ వాట్సాప్ని ఎంతగానో ఉపయోగిస్తున్నారు మనం చూసినట్లయితే ప్రతి ఒక్కరూ రోజుకొకరు ఏదో ఒక స్టేటస్ అనేది పెడుతూ వారి రోజువారి చర్యలు మనకి ముందుగానే చెబుతారు ఈ వాట్సాప్లో వీడియోకాల్ చేసుకుంటారు అలాగే నెట్కాల్ చేసుకుంటారు ఇంకొకటి ఏమిటంటే మెసేజ్లు టైప్ చేసుకుని మాట్లాడుకుంటారు ఇవన్నీ మనం తరచుగా చేస్తూ వాడుతూ ఉన్న యాప్ అలాగే ఇంకొకటి యూట్యూబ్ యూట్యూబ్లో చాలామంది అనేక రకమైన వీడియోలు చూస్తూ ఉంటారు అందులో యువతయితే కొంచము ఏనా ట్రెండింగ్లో ఉండే వీడియోలు లేకపోతే ఎవరైనా వారికి అభిమానించే హీరోల యొక్క సినిమా ట్రైలర్లు అలాగే కొన్ని జబర్దస్త్ కార్యక్రమాలు లేదా వినోదాన్ని అందించే వీడియోలు అన్నీ చూస్తారు మనకి యూట్యూబ్ అనేది చాలా వినోదం కలిగిస్తాది ముందుగా చెప్పాలంటే ఆడవారికైతే వంట విషయంలో ఎంతగానో ఉపయోగపడుతుంది వంటలు వంటలు వీడియోలు ఎన్నో పెడతారు అలాగే ఇంకా ఏమి పెడతారంటే వారు డెకరేట్ ఇంటిని అలంకరించుకునేది ఎలా అలంకరించుకోవాలో అటువంటివి కూడా పెడుతూ ఉంటారు ఇలా యూట్యూబ్లో చాలా రకాల వీడియోలు చూస్తూ వారు వినోదాన్ని పొందుతారు ఇంకా చెప్పాలంటే కొంతమంది యువత అశ్లీల వీడియోలు కూడా చూస్తారు కాకపోతే అలాంటివి చేయడం అనేది వారి భవిష్యత్తుని దెబ్బతీస్తుంది ఇంకా మనం ఉపయోగించే యాప్లంటే ఇంస్టాగ్రాము ట్విట్టర్ ఇందులో కూడా ఒకరితో ఒకరు సంభాషించుకోవడం లేదంటే సోషల్ మీడియా అంటారు కదా అంటే మనం పెట్టింది మనము మాత్రమే కాకుండా ఒక పది కొన్ని వేల మంది చూసేలాగా ఉంటుంది వాటిని కొంతమంది కొన్ని అకౌంట్లను కూడా ఫాలో అవ్వడం జరుగుతుంది ఇలా మనం కొన్ని యాప్లు మనం ధై దైనందిన జీవితంలో వాడుతూ ఉంటాము అలాగే ఎక్కువగా మనం వాడేది గూగులు అలాగే గూగుల్ మ్యాప్లు గూగుల్ ఎందుకంటే మనకు తెలియని విషయాన్ని మనము గూగుల్లో టైప్ చేసి వెతకడం మొదలు పెడతాము అది దాంతోపాటు గూగుల్ మ్యాప్లు అంటే మనము ఎక్కడికైనా తెలియని చోటుకి వెళ్ళినప్పుడు ముందుగా చెప్పాలంటే మనం మన ఇంటి దగ్గర నుండి ఎక్కడికో తెలియని ప్రదేశానికి వెళ్ళినప్పుడు బండిమీద కానీ బస్సు మీద కానీ గూగుల్ మ్యాప్ని ఉపయోగించి మనము మనం చేరవలసిన చోటికి చేరడానికి ప్రయత్నిస్తాము అవి ఆ గూగుల్ మ్యాప్లనేవి ప్రజలందరికీ ఎంతో ఉపయోగపడుతున్నాయి వాటి ద్వారా మేలులు చాలామంది పొందారు అందులో నేను ఒకడిని ఇంకా ఈ స్మార్ట్ఫోన్లు రావటం వల్ల చాలా ఉపయోగాలతో పాటు నష్టాలు కూడా వచ్చాయి మనం చూసినట్లయితే ఈ ఆధునిక యుగంలో ప్రతి ఒక్కరి దగ్గర ఏదో ఒక మొబైల్ అనేది ఉండడం జరుగుతుంది దాంట్లో పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ ఉండడంతో దాని వాడదలా అనేది ఎక్కువైంది అలా మనం ఫోనును ఎక్కువగా వాడుతుంటే మన కంటి చూపు అనేది తగ్గిపోతుంది ఇంకా చెప్పాలంటే మన ఆలోచన శక్తి కూడా తగ్గుతుంది మన ఏకాగ్రత మనం చేసే పని పట్ల ఏకాగ్రత కూడా తగ్గుతుంది ఇంకా చెప్పాలంటే యూట్యూబ్లో ఇలాంటివి చూడ్డం వల్ల కొన్ని చూడకూడని వీడియోలు కూడా చూసి వారి ఆలోచన శక్తిని పోగొట్టుకుని మైం మైండ్ మైండ్ వేరే లాగా వెళ్ళడం జరుగుతుంది ఇలాంటివి కొన్ని దారుణాలు కూడా జరిగాయి ఇలాంటివన్నీ కూడా మనకి నష్టాలుగా చెప్పుకోవచ్చు ఇంకా ఏమిటంటే పిల్లలు అందరూ కూడా బయట ఆడుకోవడం మానేసి ఫోన్లో ఆడుకోవడం జరుగుతుంది ఇలా ఆడుకోడం వల్ల వారు లావవ్వడం అంటే పిల్లలు బయట ఆడుకుంటేనే ఎండలో ఆడితేనే వారికి డి విటమిన్ అనేది వస్తుంది ఇంట్లో కూర్చుని ఫోన్లో ఆటలాడుకుంటూ ఉంటే వారికి రోగనిరోధక శక్తి అనేది ఉండదు త్వరగా జబ్బున పడతారు ఇలాంటివి ఏమీ రాకుండా మనం జాగ్రత్తలు అనేవి తీసుకోవడంతో పిల్లలు ఆరోగ్యవంతంగా పెరగడానికి ఉంటుంది